నా మొక్కలు బాగా ఆరోగ్యంగా ఉండడానికి చాలా విధాలుగా చాలా విత్తనాలు అన్నీ చాలా గత్తము అన్నీ ఎక్కడంటే అక్కడ కొని చాలా విత్తనాలు కొని అన్నీ గత్తాలు అన్నీ కొనుక్కొని చేసుకొని ఎన్ని ఎంత ఖర్చు అయినా గత్తమది ఎంత టైమ్ వేస్ట్ అయినా సరే గత్తం చేసుకుని నీటుగా మొక్కలని నేను సంరక్షించుకుంటాను సంరక్షణ కోసం మొక్కలు పెంచుకునేవాళ్ళని ఇదేం చెయ్యాలి అదేం చెయ్యాలి అని ప్రతీదానికి నేను సలాహా అడుగుతాను